వ్యవసాయానికి మరియు రైతులకు సమాజ మద్దతు పొందడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు అందులో భాగంగా మొదట అవగాహన పెంచడం మనం సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా వ్యవసాయం ఎదురుకొంటున్న సమస్యల గురించి రైతులు చేస్తున్న కృషి గురించి సమాజంలో ఎలా సహకరించ వచ్చో తెలియజేస్తూ షోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా మరియు విద్యార్థులతో ముఖాముఖి లాంటివి పాఠశాలల్లో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారికి వ్యవసాయం యొక్క ప్రాముఖ్యత రైతుల కష్టాలను వివరించడం ద్వారా మరియు వ్యవసాయ రంగం గురించి ఇన్ఫర్మేటివ్ వీడియోలు లేదా చిత్రాలు సృష్టించి వాటిని ఆన్లైన్లో షేర్ చేయడం ద్వారా మనం ఇంకా ప్రత్యక్ష చర్యలు కూడా తీసుకోవచ్చు దాంట్లో భాగంగా రైతుల మార్కెట్లను ప్రోత్సహించడం కానీ అంటే స్థానిక రైతులు నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించే రైతు మార్కెట్లు ఏర్పాటు చేయడానికి లేదా ప్రమోట్ చేయడానికి కృషి చేయడం స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం సూపర్ మార్కెట్ల కంటే రైతుల నుండి నేరుగా కూరగాయలను తీసుకోవడం పండ్లు మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయడం ఇంకా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేయడం వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి కృషి చేసే స్వచ్ఛంద సంస్థలు చాలా ఉన్నాయి వాటితో కలిసి పని చేయడం ద్వారా మనం సమాజ మద్దతు కూడగట్టుకోవచ్చు ప్రభుత్వం వా ప్రభుత్వం దృష్టికి వాళ్ళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కానీ ప్రభుత్వానికి వినతిపత్రాలు దాఖలు చేయడం కానీ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి మనం రైతులకు మద్దతుగా మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రాలు దాఖలు చేయడం ప్రజా ప్రతినిధులని కలవడం మన ప్రాంతంలోని ఎమ్మెల్యేలని కానీ ఎంపీలు కానీ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి సూచనలను అందించడం కానీ చుట్టూ ఉన్న వారిని ప్రోత్సహించడం కానీ అంటే చుట్టూ ఉన్న వారికి మన వ్యవసాయ ఉత్పత్తులను బహుమతిగా ఇవ్వడం కానీ స్నేహితులకు బంధువులకు వ్యవసాయ ఉత్పత్తులను బహుమతిగా ఇవ్వడం స్థానిక రైతులను ప్రోత్సహించదానికి మరియు ఇతరులలో అవగాహన పెంచడానికి సహాయపడుతుంది మరియు ఇతరులు కూడా సహకరించమని కోరడం మన చుట్టూ ఉన్న వారిని స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రైతుల మార్కెట్లు సందర్శించడానికి వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి కృషి చేసే సంస్థలకు విరాళం ఇవ్వడం ప్రోత్సహించడం లాంటివి చేయవచ్చు మనం సమాజ మద్దతు కూడాగట్టుకోవడానికి సాంకేతికతను కూడా వాడవచ్చు దాంట్లో భాగంగా మనం వ్యవసాయ యాప్లు మరియు వెబ్సైట్లను ప్రమోట్ చేయడం రైతులకు సహాయపడే వ్యవసాయ యాప్లు మరియు వెబ్సైట్ల గురించి అవగాహన కల్పించడం వాటికి ఉపయోగించుకోవడం నేర్చుకోవడానికి రైతులకు శిక్షణ ఇవ్వడం మరియు కమ్యూనికేషన్ ప్లాట్ఫారంలు సృష్టించడం రైతులు వినియోగదారులు మరియు సంస్థల మధ్య సమాచారం అనుభవాలు పంచుకునేందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ కమ్యూనికేషన్ ప్లాట్ఫారంను ఏర్పాటు చేయడం ఇంకా మనం ఈ కామర్స్ లాంటి ప్లాట్ఫారంలు ఉపయోగించడం రైతులు తమ ఉత్పత్తులను నేరుగా విక్రయించడానికి ఈ కామర్స్ ప్లాట్ఫాంను ప్రోత్సహించడం పర్యావరణ అనుకూల పద్ధతులకి మద్దతు ఇవ్వడం తద్వారా మనం సమాజ మద్దతును కూడగట్టుకోవచ్చు దాంట్లో భాగంగా మనం సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కానీ రసాయనిక ఎరువులు క్రిమిసంహారకాల ప్రయోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని ద్వారా పర్యావరణాన్ని కాపాడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందించవచ్చు మరియు సమాజ మద్దతును కూడా కూడగట్టుకోవచ్చు వ్యవసాయ రంగాల నిర్వహణ చేయడం ద్వారా వ్యవసాయ వర్గాలను సమర్థవంతంగా నిర్వహించడానికి మరియు వినియోగించుకోవడానికి పరిష్కారాలని ప్రోత్సహించడం రైతులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా అంటే వ్యవసాయ రంగానికి నిధులు సమకూర్చడం వ్యవసాయ పరిశోధనకు రైతులకు శిక్షణ ఇవ్వడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరియు ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలకి విరాళాలు అందించడం కానీ రైతుల ఉత్పత్తిదారుల సమస్యలు ఎస్పీఓలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు కలెక్టివ్ బర్గైనింగ్ పవర్ పెంచి మంచి ధరలు పొందేలా సహకరించవచ్చు మనం రైతుల సమస్యలపై వెంట వెంటనే స్పందిస్తూ సోషల్ మీడియా ప్రొఫైల్లో స్నేహితులతో కుటుంబ సభ్యులతో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి చర్చించడం ద్వారా మనం సమాజం యొక్క మద్దతును చాలావరకు కూడా కూడగట్టుకోవచ్చు అంతే కాకుండా మనం విద్యా ప్రచారం గూడా చేయవచ్చు అంటే పాఠశాలల్లో కళాశాలల్లో విద్యార్థులు కలిసి పని చేయడం కానీ వ్యవసాయ పర్యటనలను ఏర్పాటు చేయడం కానీ అవి వ్యవసాయ వ్యవసాయంపై డాక్యుమెంటరీలో చిత్రాలు సృష్టించడం కానీ వినోదాత్మక కార్యక్రమాల ద్వారా కూడా మనం అవగాహన పెంచి సమాజం యొక్క మద్దతు తీసుకోవచ్చు వ్యవసాయ తీం ఆధారిత నాటకాలు కానీ నృత్య ప్రదర్శనలు కానీ వ్యవసాయ ఆహార ఉత్సవాలు కానీ వ్యవసాయ ఆధారిత పోటీలను నిర్వహించడం ద్వారా మనం చాలా వరకు సమాజ మద్దతు కూడగట్టుకోవచ్చు అలాగే మనం అంతర్జాతీయ సహకారాన్ని కూడా పొందవచ్చు ఇతర దేశాల వ్యవసాయ పద్దతులను గురించి తెలుసుకొని అలాగే సమాజంలో సమాజం యొక్క మద్దతు కూడగట్టుకోవచ్చు అంతర్జాతీయ వ్యవసాయ సదస్సులో పాల్గొనడం ద్వారా క్రొత్త సాంకేతికతల గురించి తెలుసుకోవడం ఇతర దేశాల సహకారం ఏర్పరచుకోవడం వంటివి సాధ్యం అవుతాయి తద్వారా మనం సమాజం యొక్క మద్దతును పొందవచ్చు